మాకు దగ్గరలో టాక్సీ కానీ ఆటో కానీ అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే నేను మా చెల్లి కలిసి వైజాగ్ వెళ్ళాలి అనుకుంటున్నాము అక్కడ మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం వెళ్ళాలి అనుకుంటున్నాము రేపు ఎగ్జామ్ ఉంది ఇప్పుడు నైట్ టికెట్ బుక్ చేసాము రైల్వే స్టేషన్లో టికెట్ బుక్ చేసుకున్నాము అక్కడికి మేము వెళ్ళడానికి ఇప్పుడు అంటే నైన్కి ట్రైన్ ఉంది మేము ఎయిట్ కల్లా అక్కడికి వెళ్ళాలి అందుకని మాకు ఆటో కానీ టాక్సీ కానీ అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే మా పేరెంట్స్ ఇద్దరు ఆడపిల్లలమే వెళుతున్నామని కొంచెం భయపడుతున్నారు సో అందుకని ఆటో కానీ టాక్సీ కానీ నైట్ టైం అవైలబుల్గా ఉందా మా అడ్రస్ వచ్చి ఇంద్రపాలెం నేరెళ్ళమ్మ కాలనీ ఆంధ్రా బ్యాంక్ స్ట్రీట్ దగ్గర మా హోమ్ ఉంది అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి ఆ ఎంత కాస్ట్ ఉంటుంది ఇద్దరం కాబట్టి ఇద్దరికి కలిపి ఎంత కాస్ట్ ఉంటుంది చెప్పండి అలానే మంచిగా సేఫ్టీగా అదే సేఫ్గా తీసుకెళతారా అది కూడా మాకు చెప్పండి